నేను ఇప్పటి వరకు ఎదురుకున్న కొన్ని ముఖ్యమైన సాహసాలు మరియు వాటి అధికమాలు విధానం సమయ నిర్మాహణ కొన్నిసార్లు పని వి విపల విపరీతంగా పెరిగిపోవడం వాటిని సమర్ధించడానికి కష్టమయ్యేది ప్రాధాన్యంగా నిర్ధారించి ప్లాన్ ద్వారా ఈ సమస్యను అధిగమించేదాన్ని రెండవది ఆత్మవిశ్వాసం తగ్గడం కొన్నిసార్లు విఫలమైనప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గిపోయేది కొన్ని ప్రతి ప్రతి తప్పు నుంచి ఒక పాఠం నేర్చుకుని నగరం వల్ల దానిని అధిగమించగలను నూతన నైపుణ్యం అభివృద్ధి చేయడం కొన్ని విషయాలు నేర్చుకోవడంలో మొదటిలో సహాయం సమస్యాలు సమస్యలు ఎదురు ఎదురయ్యేవి కానీ కష్టమైన క్లిష్టమైన వాటిని అధిగమించాాను సమ సమతుల్యం కొన్నిసార్లు వ్యక్తిగత జీవితం మరియు పని రీతి మధ్య సమస్యలు ఉండడం కష్టమయ్యేది కానీ సమస్యలను సరైన రీతిలో పంచుకోవడం వలన ఇది సాధ్యమయ్యింది నా దృష్టిల్లో ప్రతి సమస్య కొత్త అవకాశం మారు కొత్త అవకాశంగా మారుతుంది సాహసంతో పట్టుదలతో వాటిని అధిగమించచ్చు